ఏడు లక్షల నలభై ఐదువేల మూడు వందల డెబ్భై ఎనిమిది లక్షల తొంభై ఏడు వేల తొమ్మిది వందల డెబ్భై ఎనిమిది తొమ్మిది లక్షల నలభై తొమ్మిది వేల రెండు వందల తొంభై ఏడు పదివేల నూట తొంభై ఎనిమిది ఐదు వందల ఎనభై తొమ్మిది